మా ప్రాంతానికి వచ్చే వాళ్ళు పర్యాటనకు మంచి ఆకర్శించే ప్లేస్ ఏమేమి ఉంటుందంటే మెయిన్గా మా ఊరిలో చెరువు ఉంటుంది మాది ఆంధ్ర తెలంగాణా బార్డర్ మధ్యలో ఉంటుందండి మా విలేజ్ సో అక్కడ ఏంటంటే చెరువు అనేది చాలా ఆహ్లాదంగా అండ్ తరువాత విజిట్ చేయడానికి కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట ప్లేసెస్ చేపలు పడతారు చేపలు పట్టేవాళ్ళు దాని ప్రక్కనే శివాలయము తరువాత ఆంజనేయస్వామి గుడి ఇంకా చాల ప్లేసెస్ మంచిగా ఉంటుందన్నమాట మనకి ఫొటోస్ దిగడానికి కానీ తరువాత అక్కడ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఎవరైనాసరే మనము రైస్ తీసుకొని అక్కడ భోజనానికి కూడా ప్లేస్ మంచిగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా చు ఏమైనా పండుగలకి వచ్చినపుడు చుట్టాలకి టైంపాస్ కాకుంటే అక్కడి వెళ్ళి తీసుకెళితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ అక్కడే రావాలి అనేసి వాళ్ళు చాలా ఆహ్లాదంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా కలుగుతుందన్నమాట ఎప్పుడైనా మీ ఊరిలో కూడా ఏమైనా ప్లేసెస్ ఉందనుకోండి ఇట్లా విజిట్ చేయాలనిపిస్తే మీరేం చేయాలంటే మీ చుట్టాలని అందరినీ పిలుచుకొని వాళ్ళందరికీ చూపించాలి అందుకే నేనేం చేసానంటే మా ప్రాంతంలో మీరు ఎప్పుడై మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే పక్కా మేమేం చేస్తామంటే ఇలాంటి సూచనలే ఇస్తామన్నమాట ఎంత బాగుంటుందంటే అసలు గుడిని చూడగానే మనకి ఎంత బాధలున్నా కానీ అన్నీ తొలగిపోయేటట్టే అనిపిస్తుందండీ అంత చక్కగా అసలు రూపం కూడా దేవుడు రూపము విగ్రహం అక్కడే వెలిసింది అందుకే అక్కడ ఏంటంటే చాలా గొప్ప ఉందని ఎక్కడెక్కడ నుంచి చూడ్డానికి వస్తూ ఉంటారన్నమాట ఆ ప్లేస్ ఆ ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ లాగా ఉంటుందండి మినీ ట్యాంక్ బండ్ లాగా ఎంత క్యూట్ గా ఉందంటే అసలు ఆ ప్లేస్ కానీ విశాలంగా ఎంత బాధలున్నా కష్టాలున్నా ప్రతీ ఒక్కళ్ళు అస్సలు మరచిపోతారన్నమాట ఇంకా ఏంటంటే అక్కడ చాలా వరకు దేవుళ్ళు గుట్టలు అవే ఉంటాయి గుట్టలు ఎక్కువుంటాయి అన్నమాట ఆ గుట్టల్లో ఏంటంటే దేవుళ్ళు చాలా మంది వెలిసిన వాళ్ళే ఉంటారు సో అలాంటివి ఏంటంటే పుణ్యం చాలా ఎప్పటి నుంచో అక్కడ ఏంటంటే శివాలయం ఉంటుంది శివునిది లింగం ఉంటుంది అండి ఆ లింగం సగం ఇరిగిపోయి ఉంటుంది లోపల నీళ్ళు ఎప్పటికీ అట్లానే ఉంటుంది అసలెన్ని త్రీఫి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లల్లో అసలు ఒక్క రోజు కూడా ఆ నీళ్ళు ఇంకిపోదన్నమాట ఎప్పటికీ అలానే ఉంటూ ఉంటుంది అది ఇప్పటికీ ఎవరికీ తెలియదన్నమాట ఎక్కడ నుంచి వస్తుంది ఆ నీళ్ళు ఏంటి అనేసి ఎంత బాగుంటుందంటే అక్కడ దీపం కూడా ఉంటుందండి ఆ దీపం కూడా అసలు ఒక్క రోజు కూడా ఆరిపోదు ఎట్ల ఆరిపోదో కూడా తెలియదన్నమాట ఎంత బాగుంటుందంటే అసలు అడవులు అటు చెట్లు అడవులు ఎక్కువ ఉంటాయి సిటీలల్లో ఎట్లా ఉంటుందంటే మొత్తం ఇంకా ఇళ్ళకోసం ఆ అడవులనే నరికేస్తున్నారు సిటీల్లో ఊళ్ళలో కూడా అలానే ఉన్నాయనుకోండి కానీ ఇప్పటికో అక్కడక్కడా అయినా ఉంటుంది అక్కడ కొండలు గుట్టలు అసలు చాలా మంచి ప్రసా ప్రశాంతమైన ప్లేస్ ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండీ మాకు ఏంటంటే ఎప్పుడైనా మీకు రావాలి అనిపిస్తే మా ఊరు ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే అక్కడ టికెట్టు ఇట్లాంటివి ఏం ఉండవు ఫ్రీగానే విజిట్ చేసేది ఉంటుంది కొంత మంది ఏంటంటే టికెట్లు పెడతారు అవి టికెట్లు గిట్ట ఏమి ఉండదండి మొత్తం ఫ్రీనే ఉంటుంది మీరు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట ఎవరైనా రావచ్చు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఫోటోలు దిగవచ్చు రీల్స్ ఏమైనా చేసుకోవచ్చండీ ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది వాటర్ఫాల్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఆ సముద్రం లాగా వస్తుంది అవి మొత్తం సౌండ్లు సముద్రంలో వచ్చేటట్టే సౌండ్లు వస్తాయి చాలా బాగుంటుంది అండి విజిట్ చేయడానికి మీరు కూడా విజిట్ చేస్తే ఇంకోసారి రావాలి రావాలి అనిపిస్తుంది మీకు చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఏంటంటే అక్కడ ఇంకా కొంచెం కంస్ట్రక్షన్ చేస్తే బాగుండు అని నాకు అనిపించింది సో అది కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది లైక్ ఏంటంటే పార్కు పార్కు కూడా ఉంటుంది ఇంకా ఎక్కువ పార్కులు లాగా చేసి అలా చేస్తే ఇంకా బాగుంది అనేసి నాకు అనిపించిందండి